నేను ఫిలిప్స్ వాళ్ళది స్ట్రయిట్నర్ తీసుకున్నాను హెయిర్ స్ట్రయిట్నర్ ఇందులో ఏంటంటే మనకి వచ్చేసి హీట్ అనేది చాలా మీడియంగా ఉంటుందన్నమాట అంటే మీడియము హై లో కూడా ఉంటుంది మనము అడ్జస్టబుల్ చేసుకోటానికి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఇది ఎక్కువ హీట్ కూడా మనది మన హెయిర్కి తగలకుండా చూసింది మళ్ళా ఏంటంటే డ్యామేజ్ అనేది తక్కువగా ఉందన్నమాట మనము హెయిర్ వాష్ చేసిన తరువాత కండీషనర్ అప్లై చేసి ఇది పెట్టుకోవటం వల్ల ఎంత స్మూత్గా ఉంటుందంటే హెయిరు చక్కగా ఉంటుంది మనం ఏ ఫంక్షన్స్కెళ్ళినా కూడా హెయిర్ అనేది చెదిరిపోకుండా చాలా స్ట్రెయిట్గా ఉంటుంది ఇదంటే నాకు చాలా బాగా నచ్చింది అందరూ కూడా అడిగారు ఏ స్ట్రయిట్నరు అని చెప్పేసి ఎందుకంటే చాలా స్ట్రెయిట్నర్లు ఏమవుతాయంటే డ్యామేజ్ ఉంటుంది స్ల్పిట్స్ వచ్చేస్తాయి హెయిరంతా కానీ ఇదేంటంటే స్ల్పిట్స్ రాకుండా చాలా న్యాచురల్గా మనకి స్ట్రయిటెనింగ్ అనేది చేస్తు ఉంటుందన్నమాట కాకపోతే ఏంటంటే మనం దీన్ని యూస్ చేసేటప్పుడు ఒక జాగ్రత్త అనేది నేను తీసుకున్నాను అదేంటంటే కంపల్సరీ మనము హెయిర్ ఆయిల్ కానీ లేదంటే మన మోయిస్చురైజర్ కానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే కండీషనర్ అన్నమాట హెయిర్కి దీనివల్ల కొంచెం మనకి డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది ఇందులోనే కర్లింగ్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇది టూ ఇన్ వన్ను దీని వల్ల చాలా బాగుంది కర్లింగ్స్ కూడా తిరుగుతున్నాయి హెయిరు ఇది యూస్ చేయటం వల్ల నాకు చాలా బాగా నచ్చింది